హలో మ్యాడమ్ నమస్తే మ్యాడమ్ మీరు డాక్టరా మ్యాడమ్ మ్యాడమ్ ఏమి లేదు మ్యాడమ్ జరా పాణం బాగలేదు దోడ్డుగా ఉన్నా మ్యాడమ్ నేను కొవ్వు తగ్గాలి మ్యాడమ్ మ్యాడమ్ చేయించుకోలేదు మ్యాడమ్ ఇప్పుడు వస్తాను మీ దగ్గరకి నాకు తెలియదు మ్యాడమ్ లోకేషన్ లోకేషన్ ఆ మ్యాడమ్ నాకు తెలియదు లోకేషన్ ఏ ఏమంటారు ఎక్కడనో చెప్తే నేను వస్తాను మ్యాడమ్ నడవ నడవడానికి మ్యాడమ్ నాకు నడవడానికి చేతనైతలేదు కాళ్ళనొప్పులు మరల నొస్తున్నాయి వీపులు నొస్తున్నాయి నడుములు నొస్తున్నాయి మ్యాడమ్ మలాస్ ఈ కాళ్ళు ఉబ్బి ఏమంటారు ఇవి రాసుకుపోతున్నాయి పిక్కలు తొడలు మొత్తం ఏ అటువంటివి ఏమి ఉండవు మ్యాడమ్ మనకు నాకు పెండ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు మ్యాడమ్ పెండ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏజ్ తక్కువ చిన్న ఏజే నాది ఇద్దరు

వాళ్ళు చిన్నగా ఉంటారు నాలుగు రెండు సరే మ్యాడమ్ ఏమి ఇవ్వక వచ్చిన సరే మ్యాడమ్ సాయంత్రం వస్తాను